కాకినాడ జిల్లాలో చాలా సహజ వనరులు లభిస్తుందన్నమాట మనకు తెలిసిన సహజ వనరులు ఏంటనగా నీరు అడవులు ఖనిజాలు నీరు కాకినాడలో అనేక నదులు ఉన్నాయి వాగులు ఉన్నాయి చెరువులు ఉన్నాయి ప్రధాన నదులు వచ్చేసరికి గోదావరి కృష్ణ ఇంకా ప్రధాన వాగులు మన కాకినాడలో ఉన్నాయి రామరాజు వాగు ఇంకా ప్రధాన చెరువులు కాకినాడలో కాకినాడ చెరువు రామరాజు చెరువు ఇంకా అడవులు వచ్చేసరికి మనకు తెలిసినవే కాకినాడ జిల్లాలో చాలా అడవులు ఉన్నాయి ప్రధాన అడవులు రామచంద్రాపురం అడవులు ఇంకా కోదాడ అడవులు అయితే ఖనిజాలు వచ్చేసరికి కాకినాడలో చాలా ఖనిజాలు ఉన్నాయి ఖనిజాలలో మనకి బాగా ఉపయోగపడే ఖనిజాలు మనకు బాగా తెలిసిన ఖనిజాలు బొగ్గు ఇనుము రాగి రాళ్లు ఇలాంటి ఖనిజాలు ఉన్నాయి ఇవి మనం నిత్యావసరం వాడుతూ ఉంటాము ఇంకా వాతావరణం వైపరీత్యాలు సమస్యల వల్ల కాకినాడ జిల్లాలో కాలుష్యం అనేది చాలా ఎక్కువ ఉంటుంది మనకి కాలుష్యం అనేది కాకినాడలో చాలా ఎక్కువ ఉంది దాన్ని మనం గమనించగలం అయితే ఈ వాహనాలు వ్యవసాయం కాలుష్యానికి దోహదపరుస్తున్నాయి అంటే పరిశ్రమలు ఇంకా నిత్యం వాడే బండ్లు ఈ వాహనాన్ని రెట్టింపు చేయడానికి దోహదపరుస్తున్నాయి నీటి వనరులు కాకినాడలో నీటి వనరులు ఉన్నాయి కానీ ప్రధాన నీటి వనరులలో వాగులు చెరువులు ఇవి ప్రజలకు తాగునీరు సాగునీరు ఇస్తున్నాయి పంట పొలాలకు ప్రజలు ప్రజలు ఈ నీళ్లను తీసుకెళ్లి ప్యూరిఫై చేసుకొని వాడుకుంటున్నారు ఇంకా కాకినాడలో మున్సిపాలిటీ పాత్ర ఉంది అలాగే పారిశుద్ద సంబంధిత మార్పులు ఉన్నాయి మున్సిపాలిటీ పాత్ర అంటే మనకి ఏమి లేదు కాకినాడ జిల్లాలో మనం మున్సిపాలిటీ పాత్రలు నిర్వహణ అండ్ వాటిని రక్షిస్తుంటారు మనకి కాకినాడ జిల్లాలని పరిశుభ్రత పాటించి కాకినాడ జిల్లాని మంచిగా ఉండేలా వాళ్ళ దోహదపడుతూ ఉంటారు అన్నమాట ఇంకా మనకు తెలిసింది ఏంటి పారిశుద్ద సంబంధిత మార్పులు అంటే కాకినాడ జిల్లాలో వనరులు ఉన్నాయి కదా అవి ఏమీ లేవు కొన్ని వనరులను చెత్త పడేయటం అలా పడేయకుండా వీళ్ళు ఆపుతుంటారు అంతే కాకినాడ జిల్లా చాలా ప్రత్యేకమైనది చాలా బాగుంటుంది